హలో చెప్పండి ఎవరు అవునండి చెప్పండి

ఎందుకు ఏమి జరిగింది ఏమన్న చేసారా అది ఎప్పుడు తీసుకున్నారు అండి మీరు ఏసీ రెండు సంవత్సరాలు ఫస్ట్ రిపేర్ అండి ఇది ఫస్ట్ ఫస్ట్ టైమ్ రిపేరా ఇది అంటే పవర్ ప్రాబ్లం ఏమన్న అయ్యిందా లేదంటే ఇంకా ఏమన్న చేసారా మీరు యూజ్ చేయకపోవడం అలాంటివి

సరే అండి చేస్తాము మరి అమౌంట్ మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండి

అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అండి మరి ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టార్టింగ్ ఎందుకంటే అది మామూలు మామూలు రిపేర్ అయితే ఏమో చిన్నచిన్న ఏదన్న చిన్న చిన్న ఐటెం అయితే ఏమో కొంచెం తగ్గుతుంది లేకపోతే కొంచెం పెద్దగా ఏమన్న ఉంది అనుకోండి మళ్ళీ కష్టమవుతుంది కదా మీరు కొంచెం ముందే మాట్లాడుకోవడం బెటర్ అని అలా చెప్తున్న నేను సరే మరి ట్వల్వ్ హండ్రెడ్ అండి లాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ మరి మీరు ఎక్క ఎక్కడ ఉంటారు అండి మీరు స్ట్రీట్ నెంబర్ ఫోర్ విల్లా నెంబర్ నైన్ మెహదీపట్నం స్ట్రీట్ నెంబర్ ఫోర్ విల్లా నెంబర్ నైన్

సరే అండి మేము సరే అండి రేపు రేపు ఈరోజు కొంచెం వీలు అవ్వదు కొంచెం వేరే వర్క్ ఉంది వేరే దగ్గర రేపు నేను కాల్ చేస్తాను మీకు నేను మెహదీపట్నం వచ్చాక సరే అండి సరే అండి